మా ప్రాంతానికి ఎంఎల్ఏ ముత్తిరెడ్డి రాజగోపాల్ అలాగే ఎంపీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా సర్పంచులతో మాట్లాడాను తూర్పుగోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు మరియు సర్పంచులు ప్రజలకు సేవ చేయడానికి మరియు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయడానికి బాధ్యత వహిస్తారు అయితే ఈ బాధ్యతను ఎంతవరకు నెరవేర్చారు అనేది ప్రతి సంవత్సరం నిర్ణ నిర్ణయించబడుతుంది అయితే ప్రతి సంవత్సరం జరుగుతున్న రాజకీయ వార్తల ద్వారా నేను వారి పని గురించి కొంత అవగాహన ద్వారా తెలుసుకున్నాను నేను తూర్పుగోదావరి జిల్లా ప్రజలు తమ ప్రతినిధుల నుండి మంచి పనితీరును ఆశించాలని నమ్ముతున్నాను